మా స్కూల్లో లేదా కాలేజీలో భారతీయ శాస్త్రవేత్తల గురించి తెలుసుకున్నారా అంటే అవునండి చిన్నప్పటి నుంచి కొంతమంది శాస్త్రవేత్తల కోసం అయితే మా స్కూల్లోని కాలేజీలోని చెప్పడం జరిగిందండి అందులో ఒకరు ఎవరంటే సైన్టిస్ట్లో వచ్చి ఒకడు ఎవరంటే న్యూటన్ అండి ఎందుకంటే మన ఫిజిక్స్ సబ్జెక్టులో న్యూటన్ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరండి ఈయన ఏంటంటే ఈ గ్రావిటీ ఈ ఈ గ్రావిటీ అనేది కాన్సెప్ట్ని ఈయన ఆయన కనిపెట్టారండి ఈయన కోసమైతే ఈయన అయితే కొన్ని లాస్ కూడా ఇచ్చారండి లాస్ ఆఫ్ మోషన్ అని చెప్పి ఫస్ట్ లా సెకండ్ లా ఇలా కొన్ని లాస్ అయితే ఈయన భా భూమి యొక్క గ్రావిటీని సంబంధించి ఇవైతే ఇవ్వడం జరిగిందండి అలాగే భారతీయ శాస్త్రవేత్తల కోసం ఏమైనా తెలుసుకున్నారా అంటే భారతీయ శాస్త్రవేత్తలలో వచ్చేసి ఏంటంటే డా డాక్టర్ అబ్దుల్ కలాం గారి కోసమైతే మేము తెలుసుకోవడం జరిగిందండి ఈ అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు ఈయన మద్రాసులో జన్మించారు ఈయన జన్మించి ఈయన ఏ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అయితే ఈయన చేయడం జరిగింది ఈయన కొద్ది కొన్ని సంవత్సరాలు ఈ ప్రైమ్ మినిష్టర్ పదవి ప్రధాన మంత్రి పదవి కూడా ఈయన అయితే చేపట్టడం జరిగిందండి ఈ ప్రధాన మంత్రి పధకంలో ప ఈయన అయితే ఐదు సంవత్సరాలు ఈయన అయితే ప్రధాన మంత్రిగా కూడా చేయడం జరిగింది ఈయనకి ఎన్నో ఉత్తమ పురస్కారాలు అయితే వచ్చినాయండి పద్మభూషణ్ అయినా లేకపోతే పద్మవిభూషణ్ అలాగే ఈయన పైగా ఒక మంచి స్పీచ్ ఇచ్చే వ్యక్తి కూడా అండి ఈయన ఒక పిల్లల్ని మోటివేట్ చేయడానికి మంచి మంచి స్పీచెస్ అయితే ఈయన మంచి మంచి వ్యాసాలు రాశారు ఈయన చాలా ఒక కొన్ని పుస్తకాలు కూడా రాశారండి అందులో నాకు ఇష్టమైనది ఏంటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం అయితే నాకు చాలా ఇష్టమండి నేను ఈయన కోసమైతే నేను కాలేజీలో ఉన్నప్పుడు అయితే తెలుసుకోవడం జరిగింది ఈయన యొక్క ఆ యొక్క డెడికేషన్ ఆయన తమన తన ఆశ పట్ల ఉన్న తనకి ఆ యొక్క డెడికేషన్ అనేది చాలా మెచ్చుకోతగినది అండి ఈ చిన్న కుటంబంలో పుట్టినా సరే అంద ఎంతోమంది అన్నతమ్ముల మధ్య పెరిగినా సరే ఈయన అయితే తనకంటూ ఒక స్థానాన్ని అయితే ఈ భారతదేశంలో అయితే తను తీసుకోవడం జరిగిందండి ఈయన ఎన్నో పురస్కారాలు అందుకున్నారు ఎన్నెన్నో గొప్ప కార్యాలకైతే ఈయన పూనుకోవడం జరిగింది ఈయన కోసమైతే నా చిన్నతనంలో నేను నేర్చుకోవడం జరిగింది అండి